పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన సాంస్కృతిక సామాజిక సాంప్రదాయాలు చాలానే ఉన్నాయి దాంట్లో భాష మతం ఆచారం వ్యవహారాలు ఇలా ప్రజలు చాలా పాటిస్తూ ఉంటారు వాటిలో ఒక్కొక్క మతం ఒక్కొక్క దాన్ని పాటిస్తూ ఉంటుంది హిందువులైతే వివిధ రకాల దేవుళ్ళను పాటిస్తారు ఆచారాలను పాటిస్తారు పూజలు చేసుకుంటూ గుళ్ళకు వెళ్తూ కొబ్బరికాయలు కొడుతూ ప్రదక్షిణలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే ముస్లింలు వాళ్ళ మసీదుకు వెళ్ళి వాళ్ళ దేవుడికి ప్రార్థించి ఖురాన్ చదువుకుంటారు అలానే క్రైస్తవులు చర్చికి వెళ్ళి బైబిల్ చదువుకుని దేవుణ్ణి ఆరాధిస్తారు హిందువులు అలాగే రామాయణం మహాభారతం ఇలాంటి పుస్తకాలను చదివి దేవుడు మీద భక్తి పెంచుకుంటారు వాటిలో ఏవైతే చెప్పి ఉన్నారో ఆ యొక్క ఆచారాలను గైకొని అట్టిరీతిగా నడుచుకుంటూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్వకాలం నుండి ఇప్పటివరకూ చాలా సంస్కృతులు వచ్చాయి చాలా ఆచారాలు వచ్చాయి ఇప్పటికీ కొంతమంది ఆ యొక్క పాత ఆచారాలనే పాటిస్తూ ఉంటున్నారు అలాగే ఇప్పటికీ కూడా ఆ పాత ఆచారాలను బట్టి జీవిస్తూ ఆడపిల్లలకి మగపిల్లలకి వేరువేరుగా చూడడం ఆడపిల్లలైతే చదువు లేకుండా ఇంట్లోనే ఉండి తగిన వయసుకి పెళ్ళి చేయడం ఇలాంటివి అన్నీ కూడా పాత ఆచారాలు ఇప్పటికీ కొంతమంది అలాంటి ఆచారాలనే పాటిస్తూ ఉన్నారు కాలం మారేకొద్దీ మనుషులు మారారు మతాలు మారాయి ఆచారాలు మారాయి కానీ కొంతమంది పాత సిద్ధాంతాలనే పట్టుకుని